నేను వంటల్లో రుచి పెంచ రుచి పెంచడానికి వాటిల్లో ప్రత్యేకమైనవి ఏమీ పదార్దాలు యూస్ చేయను కానీ అప్పుడప్పుడు మసాలా కూరల్లో ఎక్కువగా ధనియాలు లవంగాలు అలాంటి ఒక పదార్దాల్ని ఎక్కువగా చేర్చడం వల్ల స్పైసీనెస్ ఎక్కువ అయ్యి మా వంటలు రుచిగా ఉంటాయి అప్పుడప్పుడు చికెన్ కర్రీలో పుదీనా వేయడం లేదా బిర్యానీ ఆకుల్ని వేయడం అలా చేయడం వల్ల వంటలకి మరింత రుచి అంది మాఇంట్లో వాళ్ళందరు ఇష్టంగా తింటారండి రహస్య పదార్ధాలంటే ఒక్కొక్క కర్రీలో ఒక్కొక్కటి యూస్ చేస్తామండి మటన్కర్రీలో పెరుగు వేయడం పెరుగు ఉల్లిపాయలు పేస్ట్ వేయడం వల్ల వంట చాలా రుచిగా ఉంటుందండి అందువల్ల మాఇంట్లో వాళ్ళందరు మటన్కర్రీని ఎక్కువగా ఇష్టపడతారండి ఇది నా సీక్రెట్ రెసిపీ అండి ఇలా అనేక రకాల చిట్కాలు చేస్తు ఉంటానండి నేను ఇంకా ఎగ్ కర్రీలో ఎక్కువ స్పైసీనెస్ యాడ్ చేయడానికి నేను మిరియాలని దంచి ధనియాలని మిరియాలని దంచి వేస్తానండి ఈ విధంగా నా వంటలు రుచిగా ఉంటాయండి అందుకే మాఇంట్లో వాళ్ళందరు ఇష్టపడతారండి ఇవే నాయొక్క రహస్య పదార్ధాలు అండి